నేను మొన్న అనగా పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మీషో అనే యాప్లో పెద్ద అంచు ఉన్న చీర మరియు చెప్పులు ఆర్డర్ పెట్టాను ఆ చీర మరియు చెప్పులు నిన్న అనగా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నా దగ్గరకు చేరుకున్నాయి అందులో నాకు చెప్పులు నచ్చాయి కానీ పెద్ద అంచు ఉన్న చీర నచ్చలేదు ఆ యాప్లో చూపించినట్టు రాలేదు రంగు కూడా మార్చి ఇచ్చారు తక్కువ అంచుతో ఉన్న చీరని ఇచ్చారు క్వాలిటీ కూడా బాగాలేదు చెప్పులు మాత్రం మంచి క్వాలిటీగా ఉన్నాయి రంగు కూడా చాలా అందంగా ఉంది సైజు కూడా నాకు బాగా సరిపోయింది అంచు ఉన్న చీర నేను పెద్ద అంచు ఉన్న చీరని ఆర్డర్ పెడితే నాకు చిన్న అంచు ఉన్న చీర వచ్చింది కాబట్టి నాకు చీర నచ్చలేదు చెప్పులు మాత్రం బాగా నచ్చాయి